హలో ఆ ఉన్నాయి అన్న మామూలుగా రెండు రోజుల్లో పండగ ఉంది మరి వస్తావా నువ్వు అయితే మా ఊళ్ళో కొంచెం శివరాత్రి పండగ ఉంది అది మరి బాగా ఫేమస్ వెళదాము అంటే మరి చెప్పు అయితే ఆడ శివుడికి ప్రత్యేకమైన పూజలు చేస్తుంటారు శివరాత్రి రోజు చెప్పన్నా అదే శివరాత్రి అన్నా కోటప్పకొండ దగ్గర చేస్తుంటారు గుంటూరులో అయితే శివరాత్రి రోజు వీళ్ళు జాగారాలు శివుడికి ప్రత్యేకమైన పూజలు చేస్తుంటారు అన్నదానాలు కూడా జరుగుతాయి మరి నువ్వు వస్తావా మరి నువ్వు చూసినవా ఎప్పుడైనా ఇవి శివరాత్రులు చూసినవా అయితే అయితే నైటు జాగారాలు కూడా జరుగుతుంటాయి మరి ఉపవాసం కూడా ఉంటారు మరి నైట్ కూడా ఉంటావా అన్నాను నువ్వు ఉ జాగారానికి ఉంటావా అయితే అక్కడ మామూలుగా శివుడి పూజలు చేస్తూ భక్తులకి ప్రసాదాలు ఇస్తారు ప్లస్ భక్తుల పేర్లు మీద వాళ్ళ ఇంట్లో వాళ్ళవి కూడా పూజలు చేస్తుంటారు మరి మీ ఇంట్లో ఎవరివైనా చేపిస్తావా అన్నదానం ఉంటుందన్న అన్నదానం కూడా వాళ్ళే అక్కడ చూసుకుంటారు మొత్తం ఆడా కమిటీ ఉంటుంది ఆ కమిటీనే అన్నదానం చూసుకుంటుంది దాదాపు ఐదు వేలు పది వేలు మంది జనాలుకి అన్నదానం వాళ్ళే చూసుకుంటారు అయితే అన్నా అయితే రెండు రోజులు టైం ఉంది అన్న మనకి మామూలుగా క్రొత్త బట్టలు వేసుకొని రెడీగా వస్తే ఇటు మనం వెళ్ళొచ్చు అయితే మనం కొంచెం నిష్టతో పూజలు చేయాలి కొంచెం మనం ఎలా పడితే అలా ఉండకూడదు నిష్టతో ఉండాలి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం శివుడికి పూజలు చేసేటప్పుడు లింగ రూపంలో ఉంటాడు అక్కడ మనకి దేవుడికి సంబంధించినవి తాయెత్తులు అక్కడ కుంకుమ దేవుడివి అవన్నీ అమ్ముతారు మరి కొబ్బరికాయ ఏమైనా కొడతావా అన్నా నువ్వు అక్కడ మామూలుగా అయితే ప్రసాదం పెడతారు అన్న పొంగల్లు అలాంటివి చేసి పెడుతుంటారు పులిహోర అవి పెడతారు లడ్డు మరి మనకి పెద్దగా తెలీదు మనం వెళితే అక్కడ తెలుస్తుంది మనకి లడ్డు కాదు అక్కడ పొంగలి అలాంటివి బాగా పెడుతుంటారు ఆ పులిహోర టేస్ట్ ఉంటుంది అన్న అందరూ భక్తులు బాగా ఫేమస్ అక్కడ అందరు తింటారు అయితే నువ్వు వచ్చేటప్పుడు ఫోన్ చేయి అన్నా నేను వస్తాను మరి వెళదాము మనం కలిసి ఓకేనా అన్న సరే అన్న మరి